మేము ఇంట్లో తెలిసి ఇతర మూలికలు వంటి ఔషధ మొక్కలను పెంచుకు పెంచుతున్నాము యాంటీబయోటిక్స్ కంటే ఈ సహజ నివారణలు మంచివి అని మేము అనుకుంటున్నాము మేము తులసిని ఇతర సహజ మూలికలని ఇంట్లో పెంచుతున్నాం తులసి వల్ల ప్రయోజనాలు మనిషికి అవసరానుకున్న మనిషి యొక్క మనిషి మనిషికి ఆరోగ్యకరంగా ఉంచగలిగేది తులసి మరియు ఇతర తులసి మొక్కలు ప్రతి మొక్క వలన మనిషికి చాలా ఉపయోగాలు ఉన్నాయి ప్రతి మనిషి మనిషి యొక్క జీవితంలో తన యొక్క ప్ర తన యొక్క ఆరోగ్యాన్ని వ్యక్తిగతంగా పర్సనల్గా చాలా ఆరోగ్యంగా ఉంచగలుగుతున్నాయి ఈ తులసి మొక్కలు అయితే ఏమి ఇతర మొక్కలు అయితే ఏమి ప్రతి మొక్కల వలన ఉపయోగాలు కెమికల్స్ వల్ల మనిషి యొక్క శరీరం బలహీనపడుతుంది కానీ ఇది సహజ గుణమైన మొక్కల వల్ల మనిషి యొక్క ఆరోగ్య మరింతగా మెరుగుపరచవచ్చు తులసి మొక్కల వల్ల యాంటోబయోటిక్స్ ఈ పసుపు తులసి ఇవన్నీయాంట ఇవన్నీ సహజ గుణమైనవి వాటి వల్ల మనిషికి ఉపయోగకరం ఉంటుంది అవి పెంచుకోవడం వలన ఇంట్లో మేలు కలుగుతుంది వాటి యొక్క వాసన అయిన మనిషికి మేలు కలిగిస్తుంది సహజమైన ఆకుకూరలు సహజమైన మూలికలు మన చుట్టూ ఉన్న వాతావరణంలో మనం పెంచుకోవడం వల్ల మనకి ఎటువంటి రసాయనిక ఎరువులు దొరకకుండగా రసాయనిక మూలికలు దొరకకుండగా మన చుట్టూ ఈ మూలికలు ఉండడం వల్ల మనిషి యొక్క శరీరానికి మనుషుల యొక్క ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి ఇప్పట్ ఇప్పట్లో ఎన్నో మందు ఇంగ్లీష్ మందుల కంటే ఈ మూలికలను ఉపయోగించడం వల్ల సహజంగా నివారించే మ వ్యాధులను నివారించగలుగుతున్నాము